హలో వినాయక స్టేషనరీ షాప్ వాళ్ళేనా ఆ ఆంటీ మేము స్కూలింగ్ చదువుతున్నాం మీ షాప్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి కొంచం చెప్తారా మాకు బుక్సును ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్వి కొన్ని సామాను కావాలాంటి మాకు ఒక టెన్త్ క్లాస్ బుక్స్ కావాలి అట్లనే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్కి సంబంధించి ఏమేమి ఉన్నాయో కొంచం చెప్ప చెప్తారా అంటే బుక్స్ ఏమి ఉన్నాయి టెన్త్ క్లాస్కి సంబంధించినవి అన్నీ ఒకేసారి తీసుకుంటే ఏమన్న డిస్కౌంట్ ఉందా బుక్స్కి అవునా ఓకే ఆంటీ నోట్స్లు తీసుకుందాం అని అనుకుంటున్నాం మేము నోట్బుక్స్ ఒక ట్వంటీ ఫైవ్ వరకు కావాలి మాకు ఒక ఫిఫ్టీన్ వరకు ఏమో వైట్ నోట్స్ కావాలి ఒక ఫైవ్ ఏమో లైన్సు ఇంకా మిగతావి కూడా ఇట్లా వైట్ నోట్సే ఒకవేళ రఫ్కి సంబంధించి అట్లా టూ ఇన్ వన్ కావాలి మాకు ఫిఫ్టీన్ వైట్ నోట్స్ ఏమో మై ఫ్రెండ్ కావాలి ఇంకా ఫిఫ్టీన్ ఏమో టూ ఇన్ వన్ నిర్మలా ఇంకా ఫైవ్ లైన్స్ ఏమో అవి ఏమన్నా పర్లేదు ఓకే ఆంటీ మేము రేపు వచ్చి తీసుకుంటాం మీరు ఉంటారు కదా షాప్లో అంటే ఏ టైమ్ వరకు

అవునా అవునా ఓకే ఆంటీ రేపు వచ్చేటప్పుడు కాల్ చేస్తాం ఆంటీ మేము ఓకే ఆంటీ